నాకు ఇష్టమైన బైక్ ఏమిటంటే ఎక్కువగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి ఉన్న చాలా బైక్స్ ఎస్పెషల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ అనే ఒక కంపెనీ నైన్టీన్ నైన్టీస్లో స్టార్ట్ అయింది ఆర్ ఇంకా నైన్టీన్ ఎయిటీస్లో స్టార్ట్ అయింది సో అవి ఎక్కువగా మిలిటరీ వాళ్ళు యూస్ చేసే వాళ్ళు ఇప్పుడు మనలాంటి కామన్ పీపుల్కి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ దొరుకుతున్నాయి అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువమంది రిఫరెన్ రిఫర్స్ చేస్తారు రిఫర్ చేస్తారు ఎందుకంటే అది ఎస్పెషల్లీ మన హైకింగ్ కాని ట్రక్కింగ్ కాని ఇంకా లోకల్లో తిరగడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది మనం మన ఇష్టమైన ప్లేసెస్ కూడా వెళ్లవచ్చు సో రాయల్ ఎన్ఫీల్డ్లో బైక్స్ వచ్చేసి నాకు ఇష్టమైన బైక్స్ వచ్చేసి హిమాలయన్ ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ త్రి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇంకా ఇప్పుడు వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ అవి కూడా నాకు బైక్స్ చాలా ఇష్టం అండ్ నా డ్రీమ్ బైక్ వచ్చేసి కవాసాకి నింజా జెడ్ నైన్ హండ్రెడ్ అండ్ ఇంకా ట్రయంఫ్ సిక్స్ ఫిఫ్టీ స్ట్రీట్ అనే ఒక బైకు ఉంటుంది అది సాహో సినిమాలో కూడా యూస్ చేశారు ప్రభాస్ గారు అండ్ ఆ బైక్ చాలా అంటే అవి రెండు బైక్స్ చాలా బాగుంటాయి ఎందుకనగా దాని సైలెన్సర్లో నుంచి వచ్చే సౌండ్ రుం రుం చాలా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సో ఆ సౌండ్ కోసం ఇంకా అదొక మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఆ సౌండ్తో ఇంకా దాని ఆ బైక్ ఉన్నా ఆ సౌండ్ ఇంకా స్పీడ్ చాలా మంచిగా అనిపిస్తుంది మనము వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా దూరం ట్రావెల్ చేయవచ్చు అండ్ విత్ఇన్ మినిట్స్లో చాలా దూరం ట్రావెల్ చేయవచ్చు ఇంకా ఆ బైక్స్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ బైక్స్ అవి చాలా మంచిగా ఉంటాయి కాకపోతే నా డ్రీమ్ బైక్స్ ఎందుకంటే అవి సౌండ్ ఇంకా ఆ స్పీడ్ ఆ పికప్ అనేది చాలా మంచిగా ఉంటుంది కాకపోతే నార్మల్గా యూస్ చేయడానికి బైక్స్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్యే మంచిగా ఎందుకంటే అవి ప్రైసింగ్లో ధరలో చూసుకుంటే మాత్రం పక్కా అవి చాలా తక్కువ రేటులో మనకు కొనుక్కునే ఉంటుంది సో అవి ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు మనకి బైక్ తీసుకోవచ్చు అండ్ ఇవ్వి జెడ్ నైన్ హండ్రెడ్ కవసాకి జెడ్ నైన్ హండ్రెడ్ ఇంకా ఇలాంటివి ఇంకా బైక్స్ ట్రయాయం బైక్స్యే ఎందుకు డ్రీమ్ బైక్స్ అంటే అవి కాస్ట్లి ఇంకా దాని రేంజ్ వేరు ఒక పది లక్షలు పదిహేను లక్షలు పెడితే అవుతుంది కాకపోతే అవి మైలేజ్ కూడా ఎక్కువగా ఇయ్యవు ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్ పెట్రోల్ ఇస్తుంది దాని సర్వీసింగ్ కూడా దాని ఈజీగా మ్యానేజ్ చేయవచ్చు అండ్ ఇది ఈ బైక్స్ చూసుకుంటే మాత్రం కొన్ని లిమిట్ లిమిట్స్ అనేటివి ఉంటాయి ఎలా అంటే ఓన్లీ మనం ఓన్లీ హైవేస్ పైనో నడపాలి ఆ బైక్స్ని నా కవసాకి నింజా ఇంకా టైం బైక్స్ని ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎలా అంటే లోకల్లో ఇంకా ఎలాంటి రోడ్లో అయినా స్పీడ్ బ్రేకర్స్ ఉన్న ఏమీ కావు ఆ బైక్స్కి అవుతున్న అవుతాయి సో అవి నా డ్రీమ్ బైక్స్ కాకపోతే అవి కొనడానికి కొంచెం కాస్ట్లి అండ్ మనం ఎక్కువగా మెయింటైన్ చేయలేము సో ఇవి చూసుకుంటే మాత్రం చాలా చాలా చాలా మంచిగా ఉంటాయి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అవి కాకుండా హీరో హోండా స్ప్లెండర్ అను ఒక బైక్ కూడా కామన్ మిడిల్ క్లాస్ బాయ్కి మంచి బైక్ ఏది అంటే ఈ హీరో హోండా స్ప్లెండర్ బైక్స్ చాలా మంచిగా ఉంటాయి సో ఇవి కూడా ఎక్కువమంది రికమెండ్ చేస్తారు కొనడానికి ఎక్కువ మంది ఇది కూడా ఇస్తారు ఎందుకంటే దీనిపైన మనకు మైలేజ్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఇస్తుంది అండ్ ఇలాంటి బైక్స్ ఇంకా ఏమైనా ఉన్నాయంటే యా ఉన్నాయి చాలా ఉన్నాయి ఏ ఏ అంటే షైన్ సో షైన్ బండులు ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ టూ కిలోమీటర్స్ పర్ లీటర్ పెట్రోల్ తీసుకొని ఒక డెబ్బై నుంచి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు మనము అండ్ ఎక్కువమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇవే రికమండ్ చేస్తారు కానీ హీరో హోండా స్ప్లెండర్కి షైన్కి ఏమిటి డిఫరెన్స్ అంటే షైన్లొ ఐదు గేర్లు ఉంటాయి హీరో హోండా స్పెండర్లొ నాలుగు గేర్లు ఉంటాయి హీరో హోండా స్పెండర్ అనేది తక్కువ రేట్ ధరలో వచ్చేస్తుంది షైన్ అనేది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ డిఫరెన్సెస్ రెండు మధ్యలో ఉంటుంది సో తీసుకునే వాళ్ళు ఉంటే నార్మల్గా మాక్సిమం షైన్ బైక్స్ ఎక్కువ తీసుకుంటారు దాని హార్స్ పవర్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది చాలా తక్కువ టైంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు పెట్రోల్ కూడా రీజనబుల్ గానే తీసుకుం అది మైలేజ్ ఇస్తుంది సో ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ అంటే చాలామందికి ఫుల్గా ఉంటుంది సో అది తీసుకోవచ్చా అని నేను రికమెండ్ చేస్తాను ఇంకా ఏమైనా బైక్స్ ఉన్నాయి అంటే యా ఉన్నాయి అవి ఏంటంటే బజాజ్ నుంచి అవెంజర్ అని ఒక బైక్ ఉంటుంది సో అది సేమ్ హార్లీ డేవిడ్సన్ లాగానే ఉంటుంది కాకపోతే హాలిడే డేవిడ్సన్ కాదు అండ్ మైలేజ్ కూడా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మధ్యలో ఇస్తుంది పర్ లీటర్ అండ్ అవెంజర్ బైక్కి వచ్చేసి హ్యాండిల్ కొంచెం ముందుకు ఉంటుంది అండ్ అది సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బుల్లెట్ లాగా ఉంటుంది అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బైక్ కొచ్చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా అంటే ఒక ఏదో ఒక మంచి సోఫాలో కూర్చున్నట్టుగా ఒక ఫీల్ ఉంటుంది అది వెరీ కంఫర్టబుల్ ఫర్ ఎవరీ వన్ అండ్ చాలా మంచిగా ఉంటుంది సో అది కూడా చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ రికమెండ్ చేస్తారు ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువగా అండ్ దాంట్లో స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో అది కూడా కొంతమందికి డ్రీమ్ బైక్ నా డ్రీమ్ బైక్ మాత్రం అబ్సల్యూట్లి పక్క హిమాలయన్ బైక్స్యే హిమాలయన్ బైక్స్ ఎలా అంటే మీరు కొండల్లో గుట్టల్లో ఎక్కడ నడిపిన ఏమీ కాదు అ దాని కెపాసిటీ చాలా బాగుంటుంది అది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అనేది మనకి ఇస్తుంది సో మాక్సిమం ఎక్కువగా బైకింగ్ చేసే వాళ్ళు కానీ రోడ్ ట్రిప్స్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు కాని బైక్స్ పైన ఎక్కువగా ఉన్నవాళ్లు కానీ హిమాలయన్ చూస్ చేసుకుంటారు హిమాలయన్ లాగానే ఇంకేమైనా బైక్స్ కొంచెం స్టైల్గా గాను కొంచెం రేట్ విషయం కొస్తే తక్కువగాను ఉండే విషయమై ఇంకో బైక్స్ ఏందంటే మన హంటర్ హంటర్ అని ఒక బైక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బైక్ ఏందంటే డామినోర్ డామినోర్ అనేది ఇప్పుడు ఎదుగుతున్న మన జనరేషన్లో ఒక మంచి బైక్ అంటే డామినోర్ అండ్ అది డామినార్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ కవసాకి నింజా జెడ్ నైన్ హండ్రెడ్ లాగానే ఉంటుంది కాకపోతే అది కాదు కానీ దాని సైలెన్సర్ కూడా చాలా సౌండ్ చాలా అంటే చాలా బాగుంటుంది దాని ఎగ్జాస్ట్ అండ్ అది మైలేజ్ అయితే ఆల్మోస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది అండ్ చాలామంది కూడా డామినోర్ చూస్ చేసుకుంటున్నారు ఎందుకంటే దాన్ని ఫ్యూచర్స్ అంతా చాలా బాగున్నాయి అది చాలా తక్కువ టైంలో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది ఆ బైక్స్ సో ఇవి నా డ్రీమ్ బైక్స్